నేను ఈమధ్యనే అమెజాన్ నుంచి రన్నింగ్ షూస్ కొన్నాను అవి నాకు చాలా తక్కువ ధరకే వచ్చాయి అవి చూడటానికి బాగున్నాయి అలాగే అవి కాలుకి వేసుకోవడానికి మొత్తగా మరియు తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయి నాకు ఆ షూ వేసుకొని పరిగెత్తడం వల్ల ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ ఆ షూ యొక్క రంగు నాకు నచ్చలేదు అవి ఆఫర్లో చాలా తక్కువ ధరకే రావడం వల్ల నేను చేసేది ఏమి లేక ఆ షూ కొనుక్కున్నాను అలాగే ఆ షూని తడుపుతుంటే అది చాలా ఇబ్బందిగా ఉంది షూ పాడు అయిపోయే విధంగా వస్తుంది కాబట్టి ఆ షూ నాకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది ధర పరంగా చూసుకుంటే షూ అయితే బాగానే ఉంది కానీ ఆ షూని వేసుకొని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను చంటి పిల్లోన్ని చూసుకున్నట్టు చూసుకోవాల్సి వస్తుంది